ఇట్లా ఆన్లైన్లోనైతే ఆర్డరు చేసుకుందాం అని అయితే ఆన్లైన్ అయితే ఓపెన్ చేసిన ఆన్లైన్ షాపింగ్ నాకు అయితే పర్ఫ్యూమ్స్ అయితే కావాలి అనిపించింది సో పర్ఫ్యూమ్స్ అయితే ఆర్డరు చేద్దాం అని అయితే పర్ఫ్యూమ్స్ అయితే ఆర్డరు చేశాను ఆర్డరు చేయగానే నేను అయితే ఒక రెండు పర్ఫ్యూములు అయితే సెలెక్టు చేసుకున్న స్మెల్లు ప్రకారం కాని బ్రాండు ప్రకారం కాని సో ప్రొడక్టులు అయితే నాకు బాగా నచ్చినాయి అందుకని అయితే ఆర్డరు చేసుకున్నా అండ్ ఆర్డరు వచ్చేసి వారు తొందరగానే ఆర్డరు రిప్లెసు ఆర్డర్ అయితే చేస్తామని చేసారు ఆర్డరు హోమ్ డెలివరీ వచ్చేసరికి కొంచెం లేటైతే చేసిరు ఆ విషయములోను అయితే ప్రొడక్టు అయితే కొంచెం అయితే నాకు మంచిగా సరిగ్గా అనిపించలేదు సో ఆయన ప్రొడక్టు విషయానికి వచ్చేసి ప్యాకింగు కూడా యావరేజే ఉంది అండ్ ఇది వచ్చేసి ప్రొడక్టు పర్ఫ్యూమ్స్ వచ్చేసి గ్లాస్ ఐటెమ్స్ కదా సో అందుకని మంచి పర్ఫెక్టు ప్యాకింగుతోని వత్తదని అయితే అనుకున్న బట్ యావరేజు ప్యాకింగుతోనే వచ్చింది బట్ ఏమైనా డెమేజు అయితేనే అయితే చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకని అయితే వీడియో అయితే తీసుకున్నా ఓపెన్ చేసేటప్పుడు ప్రొడక్టు డెమేజు ఉంటే అయితే రిటర్ను పెట్టేదానికి యూజ్ అవుతుందని సో ఆర్డరుగా అయితే ఓపెన్ చేసినా ఓపెన్ చేసినాక అయితే రెండు రెండు పెర్ఫ్యూమ్స్ ఆర్డరు ఇచ్చేసిన ఒక పెర్ఫ్యూమ్ వచ్చేసి డెమెజ్ అయింది మొత్తం లీక్ అయిపోయింది మొత్తం సెంట్ మొత్తం సో ఇంకో ప్రొడక్ట్ వచ్చేసి బా బెట్టరే ఉన్నది బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినా స్మెల్లు కంటే కొంచెం డౌనే ఉన్నది అంటే పర్ఫ్యూమ్ నుంచి వచ్చేది సో ఈ ప్రొడక్టులు అయితే నాకైతే ఏమి నచ్చలేదు ఒకటి అయితే పగిలిపోయింది కాబట్టి నేను అయితే ఈ ప్రొడక్టును అయితే రీప్లేస్ చేయడానికి అయితే ట్రై చేసా ఈ వీడియో కూడా ఉంది డెలివరీ బోయ్కు అయితే చూపెట్టాలి ఈ వీడియో అయితే ఓపెన్ చేసేటప్పుడు తీసినా వీడియో అట్లాంటి వీడియో బోయ్కు అయితే చూపెట్టేసి ఆడనైతే రీప్లేస్ అన్నా చేయమంటాను లేకపోతే వేరే అయితే ఆర్డరు చేసుకుందాం అని అనుకుంటున్నా సో ప్యాకింగు కూడ ఇలాంటి గ్లాసు ఐటెమ్స్కు అయితే ప్యాకింగు మంచిగా ఉండాలి పర్ఫెక్టు ప్యాకింగ్ ఉంటేనే ఎలాంటి డెమేజు లేకుండానైతే ప్రొడక్టు అయితే మనకి అయితే చేరుకుంటుంది సో ఇలాంటి ఇలాంటివైనా జాగ్రతగా ప్యాకింగుతోని అయితే చేయాలి అండ్ మంచిగా వితిన్ టైములో కూడ డెలివరీ చేస్తే బాగుంటుంది కస్టమర్సుకి అండ్ మంచి రేటింగు కూడా ఇస్తారు సో ఇలాంటి ప్రొడక్ట్సును అయితే కొంచెం కేర్ఫుల్గా ప్యాకింగు అయితే చేసి కేర్ఫుల్గా అయితే జర ప్రొడక్టును అయితే కస్టమర్సుకి రీచ్ అయ్యేటట్టు అయితే చూడాలనుకుంటున్న సో డెమెజస్ ఉంటే కస్టమర్సు ఖచ్చితంగా రిటర్న్ అయితే పెడతారు ఎందుకంటే వాళ్లకి నచ్చనప్పుడు మనం కూడా ఏమి చేయలేం కదా సో ఎపుడైనా మనం ఏదైనా ఆర్డరు గ్లాసు ఐటమ్స్కి సంబంధించినది అయితే పెట్టినట్లు అయితే ఆర్డర్ అయితే పర్ఫెక్టుగా ప్యాకేజీతోని అయితే మంచిగుంటేనే చూసి తీసుకోవాలి లేకపోతే ప్రొడక్టు అయితే ఖచ్చితంగా ఇలా డెమెజ్ అయితే ఉంటుంది